మన తెలంగాణలో చాలా ముఖ్యమైన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి పండగకు సంబంధించి ప్రతీ ప్రతీ పండగకి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది నమ్మకాలు ఉంటాయి అంటే బోనాలు బోనాల సమయంలో అమ్మవారికి నైవేద్యం పెట్టే విషయంలో ఆ నిప్పుల గుండం మీద నడిచే విషయంలో అమ్మవారికి బలి ఇచ్చే విషయంలో చాలా చాలా సాంప్రదాయాలు ఉన్నాయి నమ్మకాలు ఉన్నాయి అలాంటివి చేయడం వల్ల నమ్మకాలు తీరుతాయి కోరికలు తీరుతాయనే నమ్మకాలు జనాలకి బాగా ఉన్నాయి ఒకొక్క కుటుంబంలో ఆ కుటుంబాన్ని బట్టి ఆ దేవుడు మీద పెట్టుకున్న నమ్మకము కులదేవత లాంటి నమ్మకాలు మూఢ నమ్మకాలు అనలేము కానీ అలాంటి నమ్మకాలు ఇంకా మన మన తెలంగాణలో సాగుతూనే ఉన్నాయి విభిన్న వి వివిధ వివిధ స పండగలకి వివిధ సాంప్రదాయాలు ఉన్నాయి సం సంక్రాంతికి ఇంకా పందెం కోళ్ళు ఆడుతున్నారు క్రొత్త అల్లుళ్ళు క్రొత్త కోడళ్ళు ఇంటికి వచ్చి వస్తున్నారు క్రొత్త బట్టలు వాళ్ళకి పెట్టి భోగిపళ్ళు చిన్నపిల్లల మీద పోసి క్రొత్త క్రొత్త క్రొత్తగా చేయాల్సినవి అన్నీ ఆరోజు చేస్తున్నారు స ముఖ్యమైన సాంస్కృతి విలువలు అంటే ఇవే ఇంకా ఇంకా తెలంగాణలో ఇలాంటివి చాలానే ఉన్నాయి బోనాలు అమ్మవారికి నైవేద్యాలు మూఢ నమ్మకాలు కూడా ఇంకా ఉన్నాయి కొన్ని చోట్లలో ప్రతీ ప్రతీ విషయానికి ప్రతీ నమ్మకానికి ఒక విలువ ఉంటుంది ప్రతీ నమ్మకం మనుషుల ముందుకు తీసుకెళుతుంది దేవుడు మీద పెట్టుకున్న ప్రతీ నమ్మకం వారి వాళ్ళని ముందుకు తీసుకెళుతుంది అందుకే ఇంకా వారు వాటిని పాటిస్తూనే ఉన్నారు ప్రతీ పండగ ప్రతీ పండగ ఒక కొత్త ధనాన్ని తీసుకొస్తుంది పండగ కోసం పెట్టుకున్న సాంప్రదాయాలను ఖచ్చితంగా పాటిస్తారు దీపం కొండ ఎక్కకుండా చూసుకుంటారు దేవుడికి ఖచ్చితంగా చేయవలసిన నైవేద్యము పాటించవలసిన పద్ధతులన్నీ పాటించి వాటికి పెడతారు అలా చేస్తేనే దేవుడు దేవత మీద ఎలాంటి తప్పూ లేకుండా చేసినట్టు దేవత మనని అనుగ్రహిస్తుంది అని నమ్మకంతో ఇవన్నీ చేస్తూ ఉంటారు